హలో ఎస్విఎన్ గ్రాండా అండి మేము మీ రెస్టారెంట్ నుంచి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ బట్ పనీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసాం కానీ డెలివరీ అయిన ఐటెం చూస్తే వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ ఉన్నాయ్ ఇవి మేము ఆర్డర్ చేయలేదు వేరే వాళ్ళు డెలివరీ మాకు వచ్చినట్టుంది ఒకసారి చెక్ చేసి చెప్తారా ఇదే ఫోన్ నెంబర్తో ఆర్డర్ చేసామండి రాంగ్ డెలివరీ చేశారా ఒకసారి మరి డెలివరీ చేసేటప్పుడు చూసుకొని పంపించాలి కదండి ఆల్రెడీ లంచ్ టైం దాటేసింది మాకిప్పుడు మనీ రిటర్న్ చేసేస్తారా మీరు ఓకే ఈ మనీ రిటర్న్ చేసేస్తారా మాకు లేదంటే మా ఆర్డర్ మళ్ళీ పంపిస్తారా అనేది ఒకసారి నాకు కన్ఫామ్ చేసి చెప్పండి ఆల్రెడీ లంచ్ టైం చాలా లేట్ అయిపోయింది కదా ఓకే ఇంకా ఈసారి డెలివరీ చేసేటప్పుడు తప్పకుండా చూసుకోండి మళ్ళీ మాకు ఇప్పుడు ఆర్డర్ పంపించడానికి ఎంత టైం పడుతుంది ఆఫెన్ అవర్ ఓకే ఆఫెన్ అవర్లో వచ్చేస్తుందా ఈ ఐటెం మరి తీసుకెళ్ళిపోతారా ఈ ఐటమ్ మేము ఉంచేసుకుంటే మీరు మా ఆర్డర్ పంపిస్తారు ఓకే థ్యాంక్ యూ అండి ఇంకెప్పుడు మరి ఆర్డర్ చేసినప్పుడు సరిగా చెక్ చేసుకుని పంపించండి ఓకే అండి థ్యాంక్ యూ